ఇక్కడ మీ ప్రశ్నకు తగిన విధంగా సుదీర్ఘమైన సమాధానము స్క్రిప్ట్ తయారు చేశాను దీన్ని మీరు కథనంగా లేదా డైలాగ్ రూపంలో ఉపయోగించవచ్చు ప్రశ్న మీరు ఏ వయసులో చేపలు పట్టడం నేర్చుకున్నారు సమాధానం నేను సుమారు పన్నెండు ఏళ్ల వయసులోనే చేపలు పట్టడం నేర్చుకున్నాను మా గ్రామంలో ఉన్న చిన్న చెరువు దగ్గర నాకు మత్సకారుల పట్ల ఆసక్తి పెరిగింది అప్పుడు మా తాతయ్యే నన్ను మొదటిసారి చేపలవేటకి తీసుకెళ్లారు చిన్న వలలు బొమ్మలు కొంచెం నీరసంగా ఉన్న ఎర్రలు వాడుతూ మొదటి అనుభవాన్ని పొందాను మొదట్లో చాలా తడబడ్డాను కానీ కొన్ని రోజుల తర్వాత నేర్చుకొని మంచి మత్సకారుడిగా మారాను ప్రశ్న ఫిషింగ్ కోసం మీరు ఎలా ఏ పద్ధతులను ఉపయోగిస్తున్నారు సమాధానం చేపలు పట్టడానికి నేను ఎక్కువగా రెండు విధాలుగా ప్రయత్నిస్తాను వల వెేయటం పెద్ద పరిణామంలో చేపలు అవసరమైనప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తాను ఎక్కువగా చెరువులు పెద్ద నదులల్లో వలలను విస్త విస్తరించి వదిలి తరువాత లాగి చేపలు పడతాము బొమ్మల వేట ఇది వ్యక్తిగత మౌనంగా చేపలు వేట చెయ్యడానికి చాలా బాగా నచ్చుతుంది ఈ పద్ధతిలో ఫిషింగ్ రాడ్ హుక్ ఎరను ఉపయోగిస్తను కొంతమంది కూరగాయ ముక్కలు పాలు తడిపిన రొట్టెలు లేదా జీవి ఎర్రల వాడతారు నేనైతే బాగా వాసన వచ్చే జీవి ఎర్రలు వాడతాను ప్రశ్న పర్వత నదులలో ఎలాంటి చేపలు దొరుకుతాయి సమాధానం పర్వత ప్రాంతాలలో ఉన్న నదులు చాలా శుభ్రంగా చల్లగా ఉంటాయి అటువంటి వాటిలో సాధారణంగా కనిపించే చేపలు ట్రౌట్ చేపలు ముఖ్యంగా బ్రౌన్ ట్రౌట్ మరియు రెడ్